పశు పెంపకంలో సాధారణంగా పెంచే జంతువులు ఆవులు గొర్రెలు మేకలు కోళ్ళు ఆ ఈ జంతువుల అనేవి ఏ రకమైన జంతువులకు సంబంధించి ఉంటే ఆ రకమైన జంతువుల దగ్గర పెంచడం కుదురుతుంది అన్ని రకాల జంతువులను ఒకే దిక్కు పెంచడం కుదరదు ఆ పశు పెంపకంలో ముఖ్యంగా వాటి యొక్క పద్ధతిని బట్టి వాటిని శుభ్రతను వాటికి కావాల్సిన ఆహార పదార్థాలు కానివ్వండి టైం టు టైం పెట్టాలి శుభ్రత పాటించాలి అలా చేసినప్పుడు మాత్రమే ఆదాయం మనకు వస్తుంది ఆదాయాన్ని మనం ఇంటిలో అవసరాలకు ఈఎంఐలకు అన్నింటికి వాడుకోవచ్చు